నాట్య విద్యార్థికి నాటక శాస్త్రము ఖచ్చితంగా అవసరం ఎందుకు అంటే నాటక శాస్త్రాన్ని భరత ముని కనిపెట్టాడు భరతముని నాట్యానికి కావాలిసినవన్నీ పొందుపరిచాడు నాటక శాస్త్రంలో అవి ఏమిటి అంటే మనం నాట్యం చేస్తున్నప్పుడు బాడీ మూమెంట్సు స్ట్రక్చర్సు రసభావాలు ఫేస్ ఎక్స్ప్రెషన్సు అన్నీ ఖచ్చితంగా నాట్యంలో పొందు పొందుపరిస్తేనే నాట్యానికి అందం